నేను మొదటగా నాకు అభినందనలు వచ్చినటువంటి బొమ్మ ఎప్పుడు గీసానంటే నా పాఠశాల చదువుకునే టైంలో నేను స్వాగస్థోరణం బొమ్మ వేసి మా యొక్క తరగతి గదిలో అన్ అతికించడం జరిగింది దాన్ని చూసినటువంటి మా ఉపాధ్యాయులు కానీ స్నేహితులు కానీ చాలా బాగా అభినందించారు దాంతో పాటుగా ప్రతీ సారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంబంధించినటువంటి బోర్డ్ను వేసే డ్రాయింగ్ నేనే మా పాఠశాలలో వేసేవాడిని దాంతో పాటుగా త తరగతిలో ఉన్నటువంటి బొమ్మలు అనేవి సైన్స్ సంబంధించినవి కానీ సోషియల్ సంబంధించినవి కానీ ఏ విధమైనటువంటి బొమ్మలైన నోట్ పుస్తకాలలో చాలా బాగా వేసేవాన్ని అప్పుడు చూసినటువంటి మా తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ నన్ను ఎంతో మెచ్చుకునేవారు దాంతో పాటుగా మరింత మంచిగా వేయడానికి ప్రోత్సహించేవారు డ్రాయింగ్ కళ అనేది అందరికీ సాధ్యపడదు కాబట్టి డ్రాయింగ్ ఉన్న కళనేది మనకు వచ్చినప్పుడు దాన్ని మరింత నైపుణ్యం పెంచుకోవడం కోసం మంచి ఆర్టిస్ట్లు గానీ దగ్గర శిక్షణ తీసుకుంటే నాకు డ్రాయింగ్ మీద మంచి అవగాహన పట్టు ఏర్పడి మంచి మంచి చిత్రాలు గీయడానికి మనకు ఎంతో నేర్ప నేర్పరితనం ఏర్పడుతుంది డ్రాయింగ్ అనేది ఒక ప్రత్యేక శిక్షణ

సాధారణంగా డ్రాయింగు మన కంటికి కనిపించే బొమ్మలు గీయటం ఒక విదనటంటే ఒక విధంగా ఉంటే మన ఊహలో ఊహించుకున్న బొమ్మను కానీ దాన్ని పేపర్ మీద కానీ గోడల మీద కానీ వేయడమనేది ఒక గొప్ప కళ ఇటువంటి కళను కలిగి ఉన్న వ్యక్తులు వాళ్ళకు సాధారణంగా సమాజంలో కూడా మంచి గుర్తింపు గౌరవం దక్కుతాయి